హలో మన మార్నింగ్ ట్రావెల్స్ ఆ అండి యా మేము కార్ బుక్ చేస్తున్నాము మాకు శ్రీకాకుళం టెంపుల్కి వెళదాం అని చెప్పి ఏంటి అండి టైం కరెక్ట్ టైంకి చెప్పినప్పుడు టైంకి రావాలి కదా సరే ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తాం ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ అవుతుంది అండి వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము మేం సెవెన్కి రమ్మని చెప్పాము ఎయిట్ అయింది ఎయిట్ ఫిఫ్టీన్ అయింది ఇంతవరకు రావట్లేదు కాల్ చేస్తే కాల్కి కాల్ మా కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఏమనుకోకుండా మా మా ట్రావెల్ని మేము ఇప్పుడు టాక్సీ క్యాన్సిల్ చేసుకుందాం అని అనుకున్నామండి బికాస్ మాకు వెళ్ళవలసిన పని మేము ఎయిట్ లాస్ట్కి ఎట్ లాస్ట్ సెవెన్ అన్నందుకు సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిన మా హాఫ్ ఎన్ అవర్ బయట మేము ఎక్కడన్నా ఆగినందుకు ఆగిపోను మేము అక్కడ ఎగ్జాక్ట్గా మేము ట్వల్వ్కి రీచ్ అవ్వాలి ఎప్పుడన్నా వచ్చే టైంకి ఫోన్ చేస్తే మేము టూ అయిన మేము రీచ్ అయ్యే సిట్యుయేషన్ అనిపించలేదు కాబట్టి మేము టూ తర్వాత రీచ్ అయ్యి మళ్ళీ మేము ఎప్పుడు రిటర్న్ అవుతామో ఎంత టైం స్పెండ్ చేయగలుగుతాం చెప్పండి మళ్ళీ ఫోర్కి స్టార్ట్ అయినా ఇంటికి వచ్చేసరికి టెన్ అట్లా అయిపోతుంది సో మాకు మేము ఈ ట్రావెలింగ్ ఇప్పుడు మేము ఈరోజు మేము క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాం అండి ట్రావెలింగ్ డ్రైవర్ మెయిన్ ఇట్లుండి డ్రైవర్ ఉంటే మాత్రం ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడికన్నా కరెక్ట్గా టైంకి ట్రిప్ ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకుంటే ట్రిప్స్ మాత్రం చాలా మేము చాలా ఎక్స్పేటేషన్స్ పెట్టుకున్నాం ట్రిప్కి వెళ్లాలని అని మీ డ్రైవర్ వల్ల మా టైమ్ అంతా వేస్ట్ అయిపోయింది ఈరోజు మీ వల్ల మీ టైం వేస్ట్ చేసుకున్నాం ప్లీజ్ ఏమనుకోకుండా మా కాల్తో మీరే మాకు ట్రిప్ని మేం క్యాన్సిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి